ఫైజాన్ రెస్టారెంట్ వాళ్ళేనా అండి మాట్లాడేది సార్ మేము మేము ఫైవ్ పార్సల్స్ ఫైవ్ బిర్యానీ పార్సెల్స్ ఆర్డర్ చేశామండి అది మీరు ఏ టైంకి అందిస్తారో మీరు మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ని ఇవ్వగలరా మీ రెస్టారెంట్లో ఉన్నటువంటి ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంటుంది స్పైసెస్ ఎలా ఉంటాయి ఏ సమయానికి మేము ఇచ్చినటువంటి ఆర్డర్ని తీసుకుని మాకు ఇవి అందించగలరు మాకు సమయం చెప్పండి రా ఈ ఐదు బిర్యానీ ప్యాకెట్లు మాకు రాత్రికి కావాలి కాబట్టి మేము ఇప్పుడే ఆర్డర్ చేస్తున్నాము మీరు ఏ సమయానికి తీసుకు వచ్చి మాకు ఇవ్వగలరో దయచేసి మీరు మాకు చెప్పండి